మాకు ప్రజా రవాణా కొంచం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు వేరే ఊరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ యొక్క వాహనాలు సరైన విధంగా అందుబాటులో లేవు ఆయొక్క వాహనాలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది అలాగే ఏదైనా వస్తువులు కానీ కాయగూరలు కానీ దగ్గరికి రావాలంటే వాళ్ళు ఆయొక్క రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల వాటిని మా దగ్గరికి చేరవలేకపోతున్నారు మేము ఎంతో ఎంతో నడిచి వెళ్ళి కొన్నవాటిని తిరిగి తీసుకు రావాలంటే చాల కష్టంగా ఉంది ఆ రోడ్లు సరిగ్గా ఉంటే వాళ్ళే మా దగ్గరకి వచ్చి మాకు అన్ని అందించేవాళ్ళు కానీ రోడ్లు ఎప్పుడైతే సరిగ్గా లేవో రవాణా జరగట్లేదు తద్వారా ఎంతో దూరం నడిచి వెళ్ళి చాలా బరువైన వాటిని మేము తీసుకురావడం కొంచం కష్టంగా ఉంది